అయిదు పది పంతొమ్మిదొందల తొంభై తొమ్మిది నాలుగు ఎనిమిది పంతొమ్మిదొందల డెబ్బై ఆరు పద్నాలుగు ఎనిమిది రెండు వేల ఒకటి నాలుగు ఎనిమిది పంతొమ్మిదొందల తొంభై ఆరు పదమూడు ఒకటి రెండువేల రెండు